ఫ్ ఫిఫ్టీ హండ్రెడ్ థౌజండ్ టు థౌజండ్ త్రి థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ థౌజండ్ నైన్ థౌజండ్ టెన్ థౌజండ్